అమ్మా నేను టూ టౌన్ సీ ఐ గారిని మాట్లాడుతున్నాను హలో సువర్ణ రాజేనా మాట్లాడేది అమ్మా నువ్వు సస్పెక్ట్వి మా స్టేషన్లో తెలుసు కదా నీకు నువ్వేనమ్మా సువర్ణ రాజు అంటే నువ్వే కదా సువర్ణ రాజు నువ్వే కదా అమ్మా నీ మీద కంప్లైంట్ ఒకటి వచ్చింది అమ్మా చిన్న దొంగతనం కేసు ఒకటి వచ్చిందమ్మా వాళ్ల పేర్లు ఎందుకులే కానీ వచ్చిందమ్మా ఆల్రెడీ వాళ్ళు ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఒకసారి స్టేషన్కి వచ్చి టూ టౌన్ అమ్మ చీరాల దొంగతనం వచ్చేసి వాళ్ళు ఒక ఏరియా చెప్పారు అంటే ఆ ఏరియా మీకు మీరు వచ్చిన తర్వాత చెప్తాం కదా మీకు అన్నీ ఇప్పుడు అవన్నీ మీకు చెప్పాలా మేము ఇప్పటిదాకా నేను అమ్మా అన్నానమ్మా ఏమిటి మీ అబ్బాయి సువర్ణ రాజు నేను నీకు మర్యాదగా చెప్తున్న ఇంట్లో చెప్తావో నువ్వు మాత్రం వచ్చి స్టేషన్కి వచ్చి అటెండ్ అవ్వాలి అటెండ్ అయితే వివరాలు మొత్తం మీకు మీ అమ్మ వాళ్ళకి మేమే పిలిపిస్తాం లేదు నువ్వు కనుక మధ్య దారిలో దొరికావు అనుకో దొరికితే మాత్రం వేరే విధంగా ఉంటుంది అది ముందుగానే చెప్తున్నాను అమ్మా నీకు అవన్నీ నీకు ఎట్లా చెప్తాము బాబు ఏరా ఎట్లా చెప్తా నీకు నీ పౌర హక్కు ఇక్కడికి వచ్చిన తర్వాత వినిపించుకోవాలిరా ఎక్కడపడితే అక్కడ కాదు నువ్వు ఫోన్ చేసినప్పుడు రా వచ్చి సార్ నేను ఈ తప్పు చేయలేదు అని చెప్పు అంతేగాని నాకు పౌర హక్కులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అంటే అది కరెక్ట్ కాదు కానీ కానిస్టేబుల్ వస్తున్నారు నువ్వు ఇంటికాడికి వచ్చి రెండుసార్లు వచ్చారట ఇంటికి పది నిమిషాలు కాదు నేను అరగంట ఉంటా నీకోసం ఓకేనా తొందరగ రా